ది జాయ్ ఆఫ్ కుకింగ్ బై ఇస్మాన్ ఎస్ ఈ పుస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి ప్రచురింపబడుతుంది మరియు ఇది అన్ని స్థాయిల వంటవారు కోసం ఒక ప్రాథమిక వంటకాల పుస్తకం ఇది వంటకాల యొక్క విస్తృతశ్రేణిని కలిగి ఉంది వీటిలో ఆధునిక మరియు పాతకాలపు వంటకాలు అలాగే శాఖాహారం మరియు వెజిటేబుల్ వంటకాలు ఉన్నాయి ఇది వంటకాలు ఎలా మెరుగుపరచుకోవచ్చో మరియు ఎందుకు వారు పని చేస్తారో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అలాగే ఇది వంటకాలలో మరింత నైపుణ్యం పొందడానికి మరియు మరింత రుచికరంగా ఆహారాన్ని తయారు చేయడానికి సహాయపడుతుంది అలాగే నేను ఉపయోగించే ఆహార బ్లాగుల్లో మొదటిది విస్మై ఫుడ్ ఇది చాలా చాలా కొత్త రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు వీటిలో వాడే పదార్థాలు ఎంతో చక్కగా శుభ్రంగా తయారు చేసి వాటిని వాడుతూ ఉంటారు ఈ బ్లాగ్ వంటి ఉడికించడం మరియు భోజనం తీసుకోవడం గురించి కథనాలు వంటకాలు మరియు చిట్కాలు కలిగి ఉంటుంది అలాగే ప్రముఖ వంటకాల వ్యక్తుల నుండి వంటకాలను తయారు చేస్తూ ఉంటారు వీటిలో ప్రసిద్ధమైన రెస్టారెంట్ల నుండి వంటకాలను కూడా చూపిస్తూ ఉంటారు ఈ పుస్తకాలు మరియు బ్లాగ్లు నాకు కొత్త వంటకాలు నేర్చుకోవడానికి నా వంట నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు ఆహారం గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడ్డాయి